పదిహేను సున్నా ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరవై ఆరు సున్నా ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆరు సున్నా ఏడు రెండు వేల మూడు ఇరవై ఐదు సున్నా తొమ్మిది రెండు వేల ఐదు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పదహారు